రోజువారి భా బాషణల్లో వాడే తెలుగు భాషలోని కొన్ని సాధారణ పదసంబంద పదబంధాలు జాతీయాలు ఏమిటి కళ్ళు కాయలు కాయడం ఇది ఒక జాతీయం ఎవరైన రాకపోతే వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారా అని అంటాము